ప్రతిరోజు డ్రాయింగ్ చెయ్యండి అలవాటుగా మార్చుకోండి చిన్న చిన్న వస్తువుల నుంచి ప్రారంభించండి ఈ వస్తు ఈఎన్సీఎల్ సరిగ్గా పట్టుకోవడం నేర్చుకోండి సాధారణంగా అకారాలను అకారాలను సర్కిల్ చేే ై లైట్ మరియు పెయింటింగ్ గమనించండి న్యాచురల్ వస్తువులను పరిశీలిస్తూ డ్రాయింగ్ చెయ్యండి ర రిఫరెన్స్లో ఫోటోలు ఉపయోగించండి